చాపలు పట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నీళ్లలోకు వెళ్ళి చాపలు పట్టుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది అయితే చాపలు దొరికినట్టే దొరుకుతూ అలాగే తప్పించుకుంటూ కూడా ఉంటాయి అలాగా కొన్ని కొన్ని సార్లు వాటిని పట్టుకునేటప్పుడు మన చేతుల్లో గిచికలు పెడుతూ అలాగే ఆనందాన్నిస్తూ అనేకంగా పట్టాలని ఒక ఉత్సాహం అనేది కలుగుతుంది అలా చాపలు పట్టడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే అదొక ప్రాక్టీస్ అన్ ఎక్సైజ్ లాగా కూడా చేపలు పట్టడం అనేది ఉంటుంది అలా పట్టడం చాలా ఆనందాన్నిస్తుంది నాకు కూడా చాపలు పట్టే అవకాశంలో నేను చాలాసార్లు చాపలు పట్టాలని అనుకున్నప్పుడు చాపలు పట్టాలనుకునేటప్పుడు వెళ్ళేదాన్ని అయితే నాకైతే ఒక్కసారి కూడా చాప్లనేది దొరికేదేకాదు ఈమధ్య కాలంలో చాపలు మా ఇంటి దగ్గరే నీళ్లలో పారుతున్నప్పుడు అందరూ పట్టుకోవడంలో చాలా ఉత్సాహంగా సంతోషంగా వచ్చారు అయితే నేను కూడా పట్టుకోవాలని వెళ్ళాను కానీ నాకు దొరకలేదు